హలో పిన్ని చెప్పండి ఎలాంటి మాడల్స్ వున్నాయి

ఇంకా

రేట్ ఎంత డిస్కౌంట్ లేదా మ్యాడమ్ అంతేనా ఎంత మరి కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయా సరే ఆ తీసుకుంటాం ఇంకా ఏమన్న ఉన్నాయా బ్ల్యాక్లో ఇట్లా ఇట్లా

పాపడ బిళ్ళలు సరే అండి మాకు మీరు పిక్స్ పెట్టండి మాకు నచ్చినాయి తీసుకుంటాం మేము

మేమా రెండు ఇంకా మంచి కంపినీయేనా మీది